ఆధునిక ప్రపంచంలో తెలుగు భాష కొన్ని సవాళ్ళను ఎదుర్కొంటుందని నేను అనుకుంటున్నాను ఈ సవాళ్ళలో కొన్ని అంతర్జాతీయకరణ ఆధునిక ప్రపంచంలో ఇంగ్లీష్ అనేది అంతర్జాతీయ భాషగా మారింది దీని అర్థం ప్రజలు తమ వ్యాపారాన్ని చేయడానికి విద్యను పొందడానికి మరియు ఇతర దేశాల ప్రజలతో కమ్యూనికేట్ చేయడానికి ఇంగ్లీష్ను ఉపయోగించాల్సి ఉంటుంది ఇది తెలుగు భాష యొక్క ప్రాముఖ్యతను తగ్గిస్తుంది గ్రామీణ ప్రాంతాలలో తెలుగు భాషను మాట్లాడే వారి సంఖ్య తగ్గిస్తుంది తెలుగు భాష మాట్లాడేవారు గ్రామీణ ప్రాంతాలలో తగ్గుతుంది ఇది విద్య ఉపాధి మరియు కమ్యూనికేషన్ వంటి పరిస్థితులలో మార్పులు కారణంగా జరిగింది తెలుగు భాష మద్దతు ఇవ్వడానికి తగినంత నిధులు లేవు ఇది తెలుగు భాష సంస్కృతిని కాపాడటానికి మరియు తెలుగు భాష మాట్లాడే వారి సంఖ్యను పెంచడానికి అడ్డంకులు సృష్టిస్తుంది తెలుగు భాషను ప్రోత్సహించడానికి మరియు తెలుగు భాష సంస్కృతిని కాపాడడానికి మనం కలిగేసి పని చేయాలి మనం చేయగలిగే కొన్ని విషయాలు మనం తెలుగు భాషను మాట్లాడే వారి సంఖ్యను పెంచడానికి తెలుగు భాష మాట్లాడటం మరియు నేర్చుకోవడం ప్రోత్సహించాలి మనం తెలుగు భాష పాఠశాలలు కోర్సులు మరియు కార్యక్రమాలను ప్రోత్సహించవచ్చు మనం తెలుగు భాష సంస్కృతిని ప్రోత్సహించాలి మనం తెలుగు పుస్తకాలు పత్రికలు మరియు వెబ్సైట్లను ప్రోత్సహించవచ్చు మనం ఎప్పుడూ తెలుగు భాష సంస్కృతిని కాపాడాలి మనం తెలుగు నాటకాలు సినిమాలు మరియు సంగీతాన్ని ప్రోత్సహించవచ్చు ఇవన్నీ చేయడం వల్ల తెలుగు భాషను ఎప్పుడు కాపాడవచ్చు